నేను చేసిన వంట ఎవరికైనా నచ్చితే వారికి వంటలో నేను ఎలా నేర్పుతాను అంటే ముందుగా నేను చేసిన వంటలలో వాళ్ళకి ఏ వంట అంటే ఇష్టమో అని కనుకుంటాను ఏ వంట ఇష్టమో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి అది ఎందుకు ఇష్టం అయ్యింది అని కనుకుంటాను వాళ్ళకి అది ఎందుకు ఇష్టం అయ్యింది అని అనుకున్న తర్వాత అసలు వాళ్ళకి ముందు ఏవంట బాగా నచ్చింది వాళ్ళకి వాళ్ళు అసలు ఏ వంట నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో అని చెప్పి వాళ్ళని అడుగుతాను వాళ్ళు ఫలాన వంట ఫలాన వంట అని చెప్పినప్పుడు ఆ వంటను ఎలా నేర్పాలో వాళ్ళకి ముందుగా చెప్తాను అన్నీ ఆ వంటకు కావలసిన సామానులు అన్నీ వాళ్ళకు చెప్తాను ఆ వంటకి కావల్సిన సామానులు అన్నీ వాళ్ళు తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి నెర్పో నేర్పమని అడిగినప్పుడు నేను తప్పకుండా నేర్పుతాను ముందుగా వాళ్ళకి చెప్తాను ఏమేమి కావాలి అనేది అవి అన్నీ తెచ్చుకున్న తర్వాత వాటిని ఎలా చేయాలో ఎలా కోసుకోవాలో చెప్తాను అవి కోసుకున్న తర్వాత ఎలాగ వాటిని వండాల ఏ పద్ధతిలో వండాలి అనేది కూడా చెప్తాను చెప్పిన తర్వాత వాటిలో ఎంత ఎంత వేయాలి ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలి అనేది చెప్తాను అవి చెప్పిన తర్వాత ఎంత ఉప్పు కారం వేసాము అన్నది తర్వాత వాళ్ళకి అవి ఎలా కలుపుకోవాలి దేంట్లో ఎంత వాటర్ వేయాలి దేంట్లో సరిపడా ఎంత వేస్తే సరిపోతుంది అని చెప్పి ఒకటికి రెండుసార్లు చూపిస్తాను చేసి అలా చూపిస్తే వాళ్ళకి కూడా కొంచెం వివరంగా అర్థమవుతుంది తర్వాత నేను నేర్పించిన తర్వాత సేమ్ నేను చేసుకున్న రుచి వాళ్ళకి కూడా వస్తుంది వాళ్ళు కూడా చాలా తృప్తిగా తింటారు ఆనందంగా తింటారు చాలా సంతోషంగా తింటారు నేను చేసిన వంటలు పదిమంది ఇష్టంగా తినటం నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అలాగే నేను చేసినట్టు వాళ్ళకి అలా నేర్పించటం కూడా నాకు చాలా ఆనందం కలుగుతుంది ఇవి నేను ఎవరికైనా సరే ఉచితంగా నేర్పుతాను నా వంటలు ఇష్టపడిన వాళ్ళు అందరికి ఎందుకంటే ఇంకొకరికి నేర్పాలంటే ఆసక్తి మా చాలా మంచిగా ఉంటుంది అందుకే ఎవరికైనా సరే ఉచితంగా నేర్పటం మంచిగా ఉంటుంది వాళ్ళు కూడా తిని చాలా తృప్తి పొందుతారు కాబట్టి